వన్యప్రాణుల జాతులు ఏమంటే అవి పులులు సింహాలు చిరుత పులులు ఏనుగులు జింకలు ఇంకా తాబేళ్ళు ఇంకా రకరకాల జంతువులు ఉంటాయి అయ్యెంద్ వాటిని ఏంటంటే మనం తీసుకు వచ్చి ఇంట్లో పెంచుకోలేము వాటిని పోషించలేము కానీ అవి ఎక్కువగా అడవుల్లో ఉంటాయి కాబట్టి వాటిని మనము ఆ అడవుల్లోకి కూడా పోయి చూసే పరిస్థితి కాదు కాబట్టి అప్పుడప్పుడు మా ఫ్యామిలీతో మా ఫ్రెండ్స్తో కలిసి జూ అని అలాంటి ప్రదేశాలకు వెళ్ళినప్పుడు వాటికి వాటర్ అందించడం కానీ మంచి మంచి పండ్లు అవి తినే ఆహారాలు కొంచెం శుభ్రంగా అందించడము చేస్తుంటాము అదేవిధముగా చాలా సంతోషంగా పిల్లలందరు ఉండేలాగ వాటితో బాగా మేము స్నేహపూర్వకంగా ఉండాలని ప్రయత్నిస్తుంటాము ఇంకా వాటి కావాల్సిన మరి ఈ వన్యప్రాణులే కాదు కానీ మాములుగా రోడ్లో కనబడిన ఈకో కోతులు అయితే పండ్లు నీళ్ళు బకెట్లల్లో నీళ్ళు పెట్టి ఇవ్వడము అరటిపండ్లు అందించడమో వాటికి ఫుడ్డు ఏదన్నా కావాలంటే ఇవ్వడమో చేస్తుంటాము దాంట్లో ఆ ప్రాణులకి ఈ విధంగా మేము సహాయం చేసిన దాని వల్ల మా మనసుకి ఎంతో తృప్తికరంగా ఉంటుంది చాలా సంతోషంగా ఉంటుంది మనసుకి మరి ముఖ్యంగా మన మా ఇళ్ళల్లో అయితే కుక్కలు ఉంటాయి ఆ కుక్కలు మాతో సమానంగా మా పిల్లలతో సమానంగా ఇంట్లో వాటికి ఏది కొదవ కాకుండా మాములుగా మా పిల్లల్ని ఏ విధంగా అయితే పెంచుకుంటామో అదే విధంగా పిల్లా కుక్కలను కూడా తీసుకు వచ్చి మేము వాటికి సపరేట్ ఫుడ్డు సపరేట్ స్నానము వాటికి కావాల్సిన ఆహారము కుక్కలకి మాములుగా మేకలకు కానీ జంతువులకు కానీ ఎక్కడన్న దెబ్బ గిబ్బ తగిలినా స్కూటర్ కింద అలాంటి దగ్గర ఎక్కడన్న పడిపోయిన వెంటనే వాటిని తీసుకు వెళ్ళి హాస్పిటల్లో ట్రీట్మెంట్ ఇప్పించడము అవి అన్నీ చేస్తుంటాము